నేనైతే అందరితో కలిసి భోజనం చేయటానికి చాలా బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను కూడా అండి మేమేంటంటే క్రిస్మస్ వచ్చిందంటే వా కేక్లలో ఉంటాయి కదండీ ఆ కేక్ ఎవరికి వాళ్ళకి సపరేట్గా తెచ్చుకుంటామన్మాట ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి ఆ సపరేటుగా తెచ్చుకున్నది ఒక గిఫ్ట్ ప్యాకింగ్లాగా పైన చేస్కుంటాము చేస్కొని వాళ్ళని మా రిలేటివ్స్ని మా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ని పిల్చుకొని మేము వాళ్ళకి కేక్ ఇచ్చి ఆరోజు చికెను ఇంకా బిర్యాని అలాంటి వాటిల్తో మొత్తం ఫ్రెండ్స్ అంతా కలిసి వాళ్ళేమో గిఫ్ట్లు తెచ్చిస్తూ ఉంటారు మేమేమో డిన్నర్కి పిల్చి వాల్ని ఎంతో హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళకి పార్టీ ఇచ్చుకొని ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకొని ఆ రోజంతా ఎంజాయ్ చేస్తామనమాటండి అలాగే మా హస్బెండ్ తరఫున అత్తగారు వాళ్ళని కూడా మేమైతే న్యూ ఇయర్కి పిలుస్తామండి అందరూ కలిసి ఒకే దగ్గర ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేము న్యూ ఇయర్కు పిలుస్తాం అనమాట మా అత్తయ్యగారు వాళ్ళు ఇంకా మా వదినగారు అందరూ కూడా వచ్చి చాలా హ్యాపీగా అందరూ కలిసి భోజనం చేస్తాం అలాగే వంటల్లో కూడా వాళ్ళు కూడా సహాయం చేస్తారు అందరూ కలిపి వండుకుంటామండి ఏ వంటలైన నా ఒక మినిమం ఐదు వంటకాలైనా మేముండేలా చూస్కుంటామన్మాట అందులో కంపల్సరీ స్వీట్ అనేది మేము ఇంట్లోనే చేస్కొని అందరికీ హ్యాపీగా పంచుకుంటాం ముఖ్యంగా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాటండి అలాగే చర్చిల్లో కూడా మాకు లవ్ ఫీస్ట్ అనేసి న్యూ ఇయర్కి జరుగుతూ ఉంటుందన్మాట అంటే ప్రేమవిందు అనమాట ప్రేమ విందంటే చర్చిలో అందరూ కలిసి చాలా హ్యాపీగా అందరూ కలిసి భోజనం చేస్తారన్మాట అదైతే చాలా బావుంటుందండి మేమైతే దానికి కంపల్సరీ వెళ్తూ ఉంటాం